టూర్ ఏజెన్సీ వారండి మాట్లాడేది మేము టూర్కి వెళ్ళాలని కార్ బుక్ చేసుకున్నాము డ్రైవర్ గారికి చాలా సార్లు ఫోన్ చేసాము అండి తను తీయడంలేదు పిల్లలు ముసలివాళ్ళు మేము అందరం ఉన్నాము లగేజ్ ఉన్నది ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ వెళ్ళాలంటే కార్ బుక్ చేసుకొని ప్రశాంతంగా పోదాము అనుకుంటే మీ డ్రైవర్ గారు ఫోన్ తీయడం లేదు ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఎంతసేపు వెయిట్ చేయాలి అండి మేము మీ డ్రైవర్ గారేమో అస్సలు రెస్పాండ్ అవ్వడం లేదు ఫోన్ కూడా తీయడం లేదు ఇది కరెక్ట్ కాదు కదా పిల్లలు ఉండేది పెద్దవారు ఉండేది లగేజ్ ఉన్నది బ్యాగ్లు ఉన్నాయి ఇవన్నీ మేము తీసుకెళ్ళాలంటే కష్టం అవుతుంది కష్టంగా ఉంది ఇప్పుడు మీరు చేసిన ఆలస్యం వల్ల మేము అసలు ట్రిప్నే క్యాన్సల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంకెప్పుడు కూడా ఇంకొక్కసారి ఈ విధంగా చేయవద్దు దయచేసి మీరు కరెక్ట్గా మీ మాట విని కరెక్ట్గా మాకు రెస్పాండ్ అయ్యి మీ వెహికల్ని మాకు కరెక్ట్గా అందించే వాళ్ళని మీరు డ్రైవర్లుగా పెట్టుకోండి దయచేసి ఇంకెప్పుడూ ఈ విధంగా ఆలస్యం చెయ్యరని కోరుకుంటున్నాము